ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తూ పిల్లలు ఆటలు ఆడ ఆడటం మరచిపోతున్నారు వాటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆటలు ఆడేలా ఉత్సాహపరచాలి పెద్దలు పిల్లల్ని చురుకుగా తయారు అయ్యేలా చూడాలి స్క్రీన్ చూస్తూ సమయాన్ని గడపటం వల్ల పిల్లలు మెదడు మొద్దు బారిపోతుంది నరాలు దెబ్బతింటాయి ఆలోచించే తత్వం కోల్పోతారు కళ్ళు దెబ్బతింటాయి సరిగ్గా కనిపించవు మతిమరుపు వస్తుంది కదలిక ఉండదు కనుక రక్త ప్రసరణ జరగదు ఒత్తిడి కలుగుతుంది ఆ ఆటలు ఆడటం వలన ఏ ఒక్క పని సక్రమంగా చేయలేక పోతారు పిల్లలు సరిగ్గా చదవలేక పోతున్నారు ఆలోచించే తత్వం ఉండదు ఏ పని సక్రమంగా గుర్తుండదు జ్ఞప్తికి రాదు ఊపిరితిత్తులు గుండెకు రక్తం సరఫరా కాదు వారిలో వారికే ఒత్తిడి అనిపిస్తుంది ఏ ఆనందం ఉండదు స్నేహపూర్వకంగా ఎవరితో ఉండలేక పోతారు మానసికంగా ఒంటరిగానే ఉంటారు అలాంటి పిల్లలు అయితే అలాంటి పిల్లలను ఉత్సాహపరచాలి ఆట యొక్క గొప్పతనం ఆటల యొక్క విలువలు ఆనందాలు తెలిసేలా చెప్పాలి ఆటలు ఆడితే ఎలా ఎలా ఉంటారు ఆటలు ఆడటం వల్ల స్నేహపూర్వకంగా ఎలా ఉండాలి ఆటలు ఆడటం వల్ల శరీరంలో కలిగే లాభాలు ఉపయోగాలు తెలియజేయాలి ఆటలు వల్ల ఆనందం లభిస్తుంది ఆటలు ఆడటం వల్ల మంచి గుర్తింపు ఆనందం కలుగుతుంది అని తెలియజేయాలి ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారే కానీ అనారోగ్యంగా కారు ఆటలు ఆడటం వలన

అలసటని నిద్ర కూడా ఆటలు ఆడటం వల్ల ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా బరువు పడుకోగలరు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది చాలా వరకు మేరకు ఆటలు ఆడటం వలన మానసిక ఎదుగుదల పెరుగుతుంది అని ఉత్సాహపరచాలి ఎముకలు కండరాలు మంచిగా గట్టి పడతాయి స్క్రీన్లో కంటే పిల్లలు మైదానాలకు అలవాటు చేయడం ఎంత మంచిది దానివల్ల ఆరోగ్యంగా ఎదుగుతారు పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఎదుగుతారు

ఆసక్తి కలుగుతుంది ప్రకృతిలో సహజ సిద్ధమైన గాలిని వాళ్ళు పీల్చడం ద్వారా కూడా వారు ఆరోగ్యంగా ఉంటారు నిజానికి పిల్లలు బయటి వాతావరణానికి అలవాటు పడటం వల్ల వారి శరీర బ్యాక్టీరియతో పోరాడి శక్తి పెరుగుతుంది పోటీల గురించి పోటీతత్వం గురించి వివరించండి గెలవాలి ఆడాలి అనే ఉత్సాహం మెరుగవుతుంది మరియు తేలికగా అర్థం అవుతుంది గెలుపు ఓటముల్లో జీవితంలో భాగమైన నిజాన్ని పిల్లలు ఆటలు ద్వారా తెలుసుకుంటారు గెలుపు కోసం పడే శ్రమను గుర్తిస్తారు ఆటలు పిల్లల ఏకాగ్రతను పెంపొందుకు తోడ్పడతాయి ఏకాగ్రత అనేది ఎందులో అయినా విజయం సాధించేందుకు ముఖ్యమైన సాధనం మీ పిల్లలు ఆటలలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచకపోతే ఆటల వల్ల కలిగే లాభాలను ఇలా తెలియజేయాలి పిల్లల భౌతిక ఓర్పును కలిగిస్తాయి ఆటల్లో ఉండే సంతోషాన్ని వారు తప్పక తెలుసుకుంటారు పిల్లలను ఆటల్లో పాల్గొనమని ప్రోత్సహించడం ద్వారా వారి యొక్క ఆలోచన మరింత పెంపొందుకు

చెప్పాలి పిల్లలకు ఆనందిస్తారు మిమ్మల్ని చూసి గర్వపడతారు అని ఎన్నో రకాల సందర్భాల గురించి ఆరోగ్యం గురించి ఉపయోగాల గురించి చెప్పాలి మీ తల్లిదండ్రులు చాలా గర్వపడతారు అని గర్వంగా ఉండాలి అందుకే ఆటలు ఆడాలి అని ప్రోత్సహించాలి పెద్దలు అలా వాళ్ళకు వివరించడం వల్ల స్క్రీన్ సమయాన్ని గడపాలి అనే ఆలోచన పిల్లల్లో తగ్గిపోతుంది నలుగురితో మాట్లాడటం ఆడటం వల్ల అన్ని సమస్యలు ఒత్తిడి తగ్గుతుంది అని ప్రోత్సహించాలి ఆటలకు తల్లిదండ్రులు అనుసరించాలి ఆడుకోవాలని ప్రోత్సహించాలి ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళల్లో వాళ్ళకి ఇబ్బందిగా ఆలోచనతో ఉంటారు అని తల్లిదండ్రులు గ్రహించాలి అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించి ఆటలు ఆడాలి అని చెప్పాలి పిల్లలు ఆనందాన్ని ఆరోగ్యంగా ఉండే ఆటలే ఆడాలి ఆటల వల్ల ఆనందం కలుగుతుందే తప్ప ఏ ప్రమాదం ఉండదు అని చెప్పాలి మైదానంలో కూడా పాఠశాలలో ఆడే ఆటలు ఆడాలి పిల్లలు రోజుకు కనీసం రెండు గంటలు ఆటలు ఆడాలి అని చెప్పి వివరించాలి దానివల్ల ఏ ఒత్తిడి ఉండకుండా ఆనందంగా ఉంటారు క్రమం తప్పకుండా ఆటలు ఆడాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు పిల్లలు జీవితంలో చదివే ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం అని వివరించి వాళ్ళకు తెలిసేలా చేయాలి పిల్లలు కూడా ఏ జబ్బులు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేయాలి చిన్నప్పటి నుంచి జ్ఞానం విలువలు ఆటలు గురించి మంచిగా వివరించి చెప్పాలి పిల్లలకు పిల్లలు ఆటలు వల్లే ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు అని తెలియజేయాలి ఏకాగ్రతను వారిలో పెంపొందించాలి ఆలోచించే తత్వాన్ని గ్రహించేలా చేయాలి మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్పాలి పిల్లలకు తెలియజేయాలి ఆటలు ఆడటం మన పిల్లల ప్రపంచాన్ని మర్చిపోతారు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని వివరించాలి ఆటలు అన్ని తెలియజేయాలని చెప్పాలి సంతోషాన్ని ఆనందంగా జీవించే పిల్లలకు ఆటలు గొప్పతనం గురించి వివరించి ఇలా తెలియజేయాలి ఆటల వల్ల చాలా ఉపయోగాలు ప్రకృతి ప్రకృతికి అనుసరించే ఆటలు ఆడటం వల్ల పిల్లలకు ఎంతో సంతోషకరంగా ఆనందంగా విశేషంగా ఉంటాయని చ వివరించాలి